మీరు భౌతిక పుస్తకాలు లేదా ఎలక్ట్రానిక్ వర్షన్లు చదువుకుంటున్నారా ఎందుకు మీరు ఆడియో బుక్స్ విన్నారా నేను భౌతిక పుస్తకాలు ఎలక్ట్రానిక్ వర్షన్లు ఎప్పుడూ చదవాలి అనుకుంటున్నాను ఎందుకంటే భౌతిక పుస్తకాలలో మనకి చాలా తెలియాల్సినవి ఈ లోకంలో ఎలా ఉంది ఏంటి అని తెలిసేది మనకా భౌతిక శాస్త్రంలోనే భౌతిక శాస్త్రం తెలియనది మనకి ఏమి తెలియవదు ఈ ఎలక్ట్రానిక్ వెర్షన్లు ఈరోజు రేపు మనకు ఎలక్ట్రానిక్ వెర్షన్స్ అనేది తెలియకపోతే మనం వృధాగా ఎలక్ట్రానిక్ వెర్షన్స్తోటే ఈ ఈ సమాజం ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ వెర్షన్లో బుక్కులు చదవడం వల్ల మనకి వాటి మీద ఒక అవగాహన వచ్చి మనం వాటిని ఎలా యూ ఎలా వాడుకోవాలని ఒక అవగాహన వస్తుంది కాబట్టి మనము భౌతిక పుస్తకాలు ఎలక్ట్రానిక్ వెర్షన్ బుక్క పుస్తకాలు ఇప్పటికీ చదువుకోవడానికి ఆసక్తికరంగా ఉండాలి నేను ఎన్నో ఆడియో బుక్స్ విన్నాను ఆడియో బుక్స్ వినడం వల్ల మనకి ఏంటిదంటే మనం చూడడమే కాకుండా ఆడియో బుక్స్ వల్ల మనకి చాలా తొందరగా మనకు అర్థం అయిపోతుంది ఆ శాస్త్రాల గురించి ఏదైతే భౌతిక పుస్తకం ఇంకా ఎలక్ట్రానిక్ వెర్షన్లు ఉన్నాయో వాటి గురించి ఆడియో బుక్స్ ద్వారా వినడం వల్ల మనకి దా మనం చదవడం కంటే దానివల్ల మనకి ఇంకా ఇంకా తొందరగా అయిపోతుంది ఈ ఆడియో బుక్స్ ద్వారా కాబట్టి నేను ఎప్పటికైనా సరే ఈ భౌతిక పుస్తకాలు చదవడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాను ఎందుకంటే దానివల్ల మనకి ఈ సమాజం ఎలా నడుస్తుంది ఈ సమాజంలో ఒక్కొక్క దానికి ఎలా ఎలా ఉన్నాయి అని ప్రతీ ఒక్క అవగాహన మనకు వచ్చేది కేవలం ఆ భౌతికశాస్త్రం వల్లనే ఈ ఎలక్ట్రానిక్ వెర్షన్లో ఏంటిదంటే ఈ ఎలక్ట్రానిక్ వెర్షన్ వల్ల మనకి ఈ రోజులో ఇది ఒక ఒకటి ఇలా నడుస్తుంది ఒకటి ఇలా ఎందుకు ఉంది ఇది ఇది దేని నుంచి నడుస్తుంది దీనికి ఏమి కావాలి అని ప్రతి ఒక్కటి తెలిసేది ఈ ఎలక్ట్రానిక్ వర్షన్ వల్లనే కాబట్టి మనకి ఈ రెండు బుక్కులనేవి చాలా విలువైనవి ఈ రెండు బుక్కులు చదవడం మనకి చాలా మంచిది ఇంకా దానితోపాటు ఈ ఆడియో బుక్స్ విన్నాం ఆ ఆడియో బుక్స్ అయితే ఇంకా మనం ఇది చదవడం కంటే ఆడియో బుక్స్ ద్వారా మనకి ఎంతో ఎంతో స్ తొందరగా అవ్వడానికి తొందరగా అర్థం చేసుకోవడానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను కదా ఈ బుక్స్ చదవడానికి చదవాలి అందరు కూడా చదువుకోవాలి చదవాలి అనుకుంటున్నాం అన్నీ ఇంకా